నేను నా జీవితంలో చాలా ఫోటోలు తీశాను కానీ నాకు బాగా నచ్చిన ఫోటో నా గ్రామంలోని ఒక చిన్న బాలిక గురించి ఈ ఫోటోని నేను ఒక రోజు నా గ్రామంలో తిరుగుతున్నప్పుడు తీశాను నేను ఒక చిన్న బాలికను చూశాను ఆమె తన చిన్న కుక్కతో ఆడుకుంటుంది బాలిక చాలా అందంగా మరియు సంతోషంగా కనిపించింది ఆమె కుక్కతో ఆడుకొనే ఆనందాన్ని నేను చూశాను నేను ఆ బాలికను ఫోటో తీయాలని నిర్ణయించుకున్నాను నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ఫోటో తీసుకోవడానికి అనుమతి అడిగాను ఆమె ఒప్పుకుంది నేను ఆమెను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆమె కుక్కను ఆమె ముందు ఉంచమని అడిగాను నేను ఫోటో తీయడానికి సిద్దమయ్యాను నేను ఫోటో తీసాను అది చాలా అందంగా ఉంది బాలిక యొక్క మఖం మరియు కుక్క యొక్క మఖం రెండూ చాలా సంతోషంగా మరియు ఆనందంగా ఉన్నాయి ఈ ఫోటో నాకు చాలా ప్రత్యేకమైనది ఇది నా గ్రామంలోని అందాన్ని మరియు ప్రజల సంతోషాన్ని చూపిస్తుంది ఈ ఫోటో నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ ఫోటో వెనుక ఉన్న కథ చాలా సరళమైనది ఇది ఒక చిన్న బాలిక యొక్క ఆనందం గురించి కానీ ఈ ఫోటో నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇది నాకు నా గ్రామం మరియు దాని ప్రజల గురించి గుర్తు చేస్తుంది